మనకు స్వచ్ఛభారత్ అక్టోబర్ రెండు రెండువేల పద్నాలుగున భారత మిషన్ ను ప్రారంభించారు దేశవ్యాప్తంగా రుతుక్రమ ఆరోగ్య నిర్వాహణపై అవగాహన పెంచడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం ఇది రెండువేల తొమ్మిదిలో ప్రారంభించబడిన నిర్మల్ భారత్ అభ్యాన్ యొక్క పునర్నిర్మాణ సంస్కరణ దాని ఉద్దేశ్య లక్ష్యాలను సాధించడంలో విఫలమైంది ఒకప్పుడు మన పరిసర ప్రాంతం చెత్తతో ఉండేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన స్వచ్ఛభారత్ ఇంటింటికి వచ్చి బల్లతో చెత్తను తీసుకువెళ్తున్నారు పరిసర ప్రాంతం శుభ్రంగా ఉంటుంది నేనైతే మా స్కూల్ లో పరిశుభ్రత డ్రైవ్ లో పాల్గొన్నాను చాలా శుభ్రంగా ఇప్పుడు ప్రదేశాలు కమ్మగా చక్కగా ఉంటున్నాయి